తెలంగాణ యువత పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పై ఆసక్తిని గమనీయంగా పెంచుకుంటుంది ప్రాచీన చిత్రకళారూపాలు మోడ్రన్ ఆర్టుతో కలిసిపోతు నూతన ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి ముఖ్యంగా చెరియల్ పెయింటింగ్స్ నకాశీ చిత్రకళ వంటి సాంప్రదాయ కళలు యువతలో ప్రేరణ కలిగిస్తున్నాయి హైదరాబాద్లోని కళా సంస్థలు ఆర్ట్ ఎగ్జిబిషన్లు వర్క్షాప్లు యువ కళాకారులను తమ ప్రతిభను ప్రదర్శించే వేదికలను అందిస్తున్నాయి సామాజిక మాధ్యమాల వృద్ధితో యువకళాకారులు తమ పెయింటింగ్లను ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు మరింతగా గౌరవనీయమైన వృత్తిగా పెయింటింగ్ను స్వీకరించే దిశగా వారి వైఖరి మారుతుంది